హలో మీ పేరు మీ మీ మీ మీ ఇంట్రడక్షన్ ఇవ్వరాా

మీ స్కిల్స్ ఏమిటో చెప్పగలరాా ఆ నేను మీ ఒకవేళ మీ టీమ్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు

ఆ నువ్వు మీకు లీడర్షిప్ చేయడం వచ్చా లీడర్షిప్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా ఎప్పుడైనా కాలేజ్లో ఏమైనా లీడర్గా ఉన్నావా అవునా

ఓకే ఒకవేళ కంపెనీ నుంచి నువ్వు వేరే స్టేట్స్కి వెళ్ళి అక్కడ మన కంపెనీలో తయారయ్యే ప్రోడక్ట్స్ని లాంచ్ చేయాలి అన్నమాట నువ్వు అక్కడికి వెళ్ళినంక నువ్వు ఎలా ఫేస్ చేస్తావ్ ఎలా మాట్లాడతావు కమ్యూనికేషన్ నీ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది

ఓకే ఓకే నీ సాఫ్ట్ స్కిల్స్ చాలా బాగున్నాయి నీ వే ఆఫ్ టాకింగ్ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను నీకు మా కంపెనీ నుంచి మళ్ళీ కాల్ వస్తుంది అంటిల్ దెన్ బై బై